ఇప్పుడు ఉన్న సమాజంలో ఎన్నో ఉద్యోగాలు ఉన్నాయి క్రొత్త క్రొత్తవి చేస్తున్నారు అంటే లాయర్లు అంటే ఎప్పటి నుంచో ఉన్నారు కాని ఇప్పుడు ఇప్పుడు మాత్రం క్యాబ్ డ్రైవర్లని డెలివరీ బాయ్స్ అంటే ప్చ్ ఇట్లా టెక్నీషియన్స్ ఇండస్ట్రీలలో వర్క్ చేసేవాళ్ళు యూట్యూబర్సు అంటే వాళ్ళ విధానాన్ని మొత్తం ఇట్లా సోషల్ మీడియాలో ఇంకా ఇన్ఫ్లుయెన్సర్స్ లాగా ఇంకా కంటెంట్ క్రియేటర్స్ అని ఇంకా టూరిస్ట్ గైడులని అంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం తెలియని ప్రదేశాలలో వాళ్ళు ఇట్లా మనకు అన్నీ చేప్పడం కానీ వాళ్ళని టూరిస్ట్ గైడులని ఇంకా ఎంటర్టైన్మెంట్ కోసం అయితే ఇక మనం చూడవచ్చు ఇట్లా సినిమాలల్లో అయినా ఇలా చాలా మంది వస్తున్నారు అది కూడా ఒక జాబు ఎందుకంటే మనలని ఇట్లా హుషారు పరచడానికి కానీ మనకి ఇంట్లో బోర్ కొట్టకుండా ఉండటానికి కానీ ఇంకా ఆర్టిస్ట్లు వాళ్ళ ప్రతిభను చూపెట్టుకుంటున్నారు ఇవన్నీ అప్పటి కాలంలో లేవు కాని ఇప్పుడు మాత్రం క్రొత్తగా ఎన్నో సృష్ఠిస్తున్నారు ఇంకా పోతూ పోతూ ఉంటే ఇంకా చాలానే ఉంటాయి ఇంకా యువత దేని మీద అంటే ఇంకా భారతదేశంలో అసలు క్రొత్త క్రొత్త క్రొత్త క్రొత్తవి అన్నీ చేస్తున్నారు వాళ్ళు ఇంకా పోస్ట్ ఆఫీస్లో వర్క్ చేసేవాళ్ళు అప్పట్లో ట్లా లెటర్స్ ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు మాత్రం అట్లా ఇదిగో ఫోన్లే వచ్చాయి దీని వల్ల ఏంటి అంటే కొన్ని కొన్ని వర్క్స్ అనేవి ఇక వెళ్ళిపోయాయి ఇప్పుడు మనం దానికి ఎట్లా అంటే అవన్నీ తీసేసి ఇక మొత్తం మొబైల్స్లోనే యూజ్ చేస్తున్నారు అట్లా వచ్చాయి అన్నట్టు ఆనాటి కాలంలో అయితే ఇట్లా గవర్నమెంట్ ఆఫీసర్లు అట్లా ఉండేది అంటే ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ ఉన్నా కానీ ఇంకా క్రొత్త క్రొత్తగా వుట్టుకొస్తున్నాయి ఎక్కువ ఐటి కంపనీస్లలో చేస్తున్నారు చాలా మంది మాత్రం ఇట్లా సినిమాల కోసం పని చేస్తున్నారు క్రొత్త క్రొత్త జాబ్స్ అని